ఈ రోజుల్లో తెలుగు సాహిత్యం చాలానే మారిపోయింది పాత రోజుల్లో అయితే పుస్తకాలు చదివే వాతావరణం ఉండేది స్కూళ్ళో లేదా ఇంట్లో పెద్దవాళ్ళు పద్యాలు కథలు చదివేవాళ్ళు ఇప్పుడు ఆ అలవాటు చాలా వరకు తగ్గిపోయింది కానీ సాహిత్యం పూర్తిగా పోయిందా అంటే కాదు ఇప్పుడు కూడా చాలా మంది కవితలు రాస్తున్నారు చిన్న చిన్న కథలు రాస్తున్నారు కానీ అవి పుస్తకాలుగా కాకపోతే సోషల్ మీడియా మీదే ఎక్కువ కనబడుతున్నాయి ఉదాహరణకి ఇన్స్టాగ్రామ్లో పోయెట్రీ పేజెస్ వాట్సాప్ స్టేటస్లో కోట్స్ రీల్స్ బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి మాటలు ఇవన్నీ కూడా నేటి తెలుగు సాహిత్యమే అన్నమాట ముందు వేమన పద్యాలు శ్రీశ్రీ లాంటి వాళ్ళు సమాజం గురించి జీవితం గురించి గొప్పగా చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళలాగా రాయడం లేదు కానీ వాళ్ళ మాటలు ఇప్పటికీ ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాయి అదే టైమ్లో కొత్తగా రాసేవాళ్ళు తమ అనుభవించే భావాన్ని సింపుల్గా హార్ట్ టచ్ అయ్యేలా రాస్తున్నారు పాటలు కూడా చాలా పెద్ద భాగం మనకి ఎమోషన్ అయితే మనం పాటల్లో దొరుకుతాము కదా ఇప్పుడు మనం వినే పాటలు ఎన్నో పదాలు భావాలు ఉంటాయి రామజోగయ్య శాస్త్రి చంద్రబోసు లాంటి వాళ్ళు సూపర్గా రాస్తున్నారు వాళ్ళు రాసిన పాటలు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కథలు కవితలు వ్యాట్ప్యాడ్ బ్లాగ్స్ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ మీదుగా వస్తున్నాయి కొంతమంది నేరుగా అమెజాన్ కండిల్లో ప్లబిష్ పబ్లిష్ కూడా చేస్తున్నారు అంటే రాయడం ఆగిపోలేదు పాత ఫార్మాట్ నుండి కొత్త ఫార్మాట్కి షిఫ్ట్ అయ్యింది అంతే ఇకపోతే పాత సాహిత్యం ఎక్కువగా సమాజం మీద సామాజిక విషయాల మీద ఫోకస్ చేసేది ఇప్పుడు కాస్త ఎక్కువగా వ్యక్తిగత ఫీలింగ్స్ మీద ఉంటుంది ప్రేమ హార్ట్ బ్రేక్స్ స్ట్రగుల్స్ ఇన్స్పిరేషన్ వంటివి ఇది తప్పేమీ కాదు టెంపో తేడా అంతే మార్పు అనేది సహజం కదా మొత్తానికి సాహిత్యం మారింది కానీ మిగిలిపోయింది ఇప్పటికీ తెలుగులో రాయాలి అంటే ఉత్సాహం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మనం వాటిని చదవాలి అప్రిషియేట్ చెయ్యాలి భాష మనది కాబట్టి దాన్ని ప్రేమించడం కూడా మన బాధ్యతే కదా